హలో గుడ్ మార్నింగ్ మేము తిన్నాము మీరు తిన్నారా అత్తాపూర్ హైదర్గూడ మెహిదీపట్నము గచ్చిబౌలి అండీ అలాగే మీఋ ఒక్కరే వచ్చున్నారు ఈరోజు వేరే అతను రావట్లేదు మీ ఒక్కరికి తొందరగా అంటే కొంచెం కష్టమే అవుతుంది ఓకే చూద్దాం మీరైతే ఫస్టు తొందరగా రండి ఐస్ క్రీమ్స్ ఎక్కడెక్కడ ఎక్కువ సేల్ అవుతున్నాయి ఓకే అండి మీరైతే ఫస్టు రండి తరువాత చూద్దాము మీరు ఒక్కరే ఉన్నారు రోజూ వచ్చేవాళ్ళు కూడా రావట్లేదు ఈరోజు మీరు ఒక్కరికి అవన్నీ తొందరగా వేసుకుని వెళ్తాం అంటే వెళ్ళండి వెళ్ళండి కొత్తగా ఏం పెట్టలే ఆ ప్లేసెస్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయండి ఎక్కువ ఏ ఫ్లేవరు సేల్ అయితే ఒక ప్లేస్ చెప్తాను అక్కడకి వెళ్ళి అక్కడ కూడా సేల్ చేసి రావచ్చు ఓకే ఎక్కువ ఏదైతే అది నాకు ఇన్ఫామ్ చేయండి దాన్ని ఎక్కువ సేల్ చేయటానికి నేను ప్రయత్నిస్తాను నాకు ముందే ఇన్ఫామ్ చెయ్యండి థ్యాంక్యూ ఓకే థ్యాంక్యూ